మా తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతం అంటేనే కట్టుబడి ఎందుకంటే మా దగ్గర మేము కట్టుకునే చీరలు లంగా వోణీలు మా దోతీలే ఎక్కువ మాకు సంస్కృతాన్ని చూపిస్తాయి కానీ వాటికన్నా ఎక్కువ మేము ఇచ్చే మర్యాదలు మా మాటలు మా తెలుగు భాష ఎక్కువగా ఇతరులను ఆకర్షిస్తుంది ఎందుకంటే మా మా మా పద్ధతి మా సంస్కృతం మా కట్టుబడి ఎప్పుడూ ఒకరికి నచ్చే విధంగానే ఉంటుంది కానీ ఒకరికి ఒకరిని గాయపరిచే విధంగా ఉండదు మా స మా తెలుగు రాష్ట్రపు ప్రజలు ఎలా ఉంటారంటే మంచి మం ఎవ్వరు ఇతరులు వచ్చినా మంచిగా మాట్లాడుతూ వారికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ వారు ఎవ్వరిని చూడకుండా ఒక ముం ముందుగా వాళ్ళు రాగానే వారికి కావాల్సిన ఆతిధ్యాన్ని అందిస్తారు ఇలా చేస్తూ వారికి కావాల్సిన పిండి వంటలల్లో కానీ మరి ఎలాంటి పండుగ విషయాల్లో బట్టల విషయంలో కానీ చాలా సాంప్రదాయంగా తగు మాత్రం బట్టలు వేసుకుంటూ అలా ఉం అలా ఉంటారు అలా ఉండడం వల్ల చూసే వాళ్ళకు కూడా వీళ్ళ పద్ధతి వీళ్ళ వస్త్రధారణ అన్నీ బాగున్నాయి అనే విధంగానే అనిపిస్తుంది తప్ప తెలంగాణ గురించి ఇక్కడ కొంచెం కించపరిచి కూడా మాట్లాడరు ఎవ్వరు ఇంక మా భాష విషయానికి వస్తే ఎందు ఎక్క మాట్లాడే విధానంలో ఎక్కడ కూడా కొంచమైనా ఘాటుగా అనిపించదు ఎందుకంటే వారు మాట్లాడింది ఏదున్నా సూటిగానే మాట్లాడుతారు వారికి తప్పున్నా తప్పే చెప్తారు వాళ్ళకి మంచి అనిపిస్తే మంచే చెప్తారు అంతే తప్పితే తెలంగాణ ప్రజలల్లో ఎక్కువగా ఇదే ప్రాధాన్యంగా అందరు చూస్తారు వాళ్ళకి మర్యాద కా మర్యాద ఇవ్వాల్సిన మనుషులకి మర్యాదిస్తూ ఎవరితో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూ వాళ్ళలో ఏదైనా తప్పుంటే ఆ తప్పును చెప్తూ ఇలా ఉండటం వల్ల తెలుగు మా తెలంగాణ ప్రజలకు ఎక్కువ తెలుగు భాషలో కానీ వాటి అర్థాలలో కానీ చాలా అర్థం ఉంటుంది అనే భావన ఇతర భాషల వాళ్ళకి అనిపిస్తుంది మా తెలుగు భాష వాళ్ళు అయినా మన ప్రపంచం అంత వ్యాపించిపోయి ఉన్నారు కానీ అన్ని భాషలందు తెలుగు లెస్స అనేవి అనే మాటకు మేము తగిన న్యాయాన్ని చేస్తాం ఎందుకంటే తెలుగు మాట్లాడే ప్రజలు ఎప్పుడూ వాటి వాళ్ళ మాటలకు అర్థం లేకుండా మాట్లాడరు వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారంటే వారికి సరైన అర్థం ఉంటుంది ఏ లోపల మా తెలంగాణ ప్రజలు మీరు వాళ్ళలో ఏదన్నా లోపమున్నా ఉన్నదీ మొఖం మీద సూటిగా చెప్పేస్తారు తప్ప వాళ్ళకి అది నచ్చకపోతే నచ్చకపోయిందని చెప్పేస్తారు తప్ప నచ్చింది బాగుందని వాళ్ళని మోసం చేయడం కానీ వీళ్ళని వీళ్ళు మోసం చేసుకోవడంలో వంటివి కానీ ఏమీ జరగవు మరియు వాళ్ళు ఒకవేళ మంచి మంచి వ్యక్తులే అయితే ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం మ మరీ పెద్ద పెద్ద పై స్థాయిలో ఉన్న వాళ్ళకి జరగాల్సిన ఆతిధ్యమే వాళ్ళకి జరుగుతుంది అంత మర్యాదిస్తాం కానీ అదే మర్యాదలో కొంచెం వాళ్ళేదైనా అటూ ఇటూ ఉంటే కూడా అంతే మా మేము మాట్లాడే విధానంలో కూడా అంతే తేడా కనిపిస్తుంది అలా మా తెలుగు ప్రజలు వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగానే మేము మలుచుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటాం తప్పితే ఎవర్ని కించపరచడానికి కాని ఎలా కానీ ఉండదు అలా మా తెలుగు భాష ఎవరికీ ఏ విధంగా అర్థం అవ్వాలో వాళ్ళకి ఆ విధంగానే అర్థమవుతుంది ఎవరితో ఎలా మాట్లాడాలో వాళ్ళకి అలా అలానే మాట్లాడుతుంది అది కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ నేర్చుకోవడం మాట్లాడుతూ ఉంటే ఇంత మాధుర్యంగా ఉందా అని చూసేవాళ్ళకి కూడా అర్థమైపోతుంది